హలో మేము బిర్యానీ డెలివరీ చేసాము ఎక్కడ ఉన్నారు ఇక్కడ మేము చిన్నగా పార్టీ ఏర్పాటు చేసుకున్నాము అంటే ఫ్రెండ్స్ అందరం కలిసాము నేను చాలా సేపు అవుతుంది కదా బుక్ చేసి ఎంత టైమ్ పడుతుంది మీరు రావడానికి మేము వేచిస్తున్నాం మీకోసం ఓకే తినుకుంటు మేము బిర్యానీ ఎంజాయ్ చేసుకుంటు ఫ్రెండ్షిప్ అందరం మాట్లాడుకోవాలి అనుకుంటున్నాము మీకోసం ఎదురు చూస్తున్నాము మీకు కాల్ చేసాను అందుకు మీ ఇక్కడ మా ఇంటికి రావడానికి ఎంత టైమ్ పడుతుంది ఇంకా అంత టైమ్ చూడలేము కదా ఎందుకంటే నేను బుక్ చేసి ఆర్డర్ చాలా సేపు అవుతుంది చాలా టైమ్ ఇక్కడే ఉన్నారు ఇంకా ఓకే మా ఫోన్ నెంబర్ ఇవాళ ఇదే నా నెంబర్ తీసుకోండి కాల్ చేయండి ఓకే ఎంత టైమ్ పడుతుంది ఇంకా సరే రండి త్వరగా రండి మీ కోసం వేచిస్తున్నాం లేకుంటే మీరు కాదని అంటే మేము వేరే దానికి ట్రై చేస్తాం మరి వేరే బుక్ చేస్తాం వస్తారు కదా ఓకే థ్యాంక్ యూ